భారతదేశంలో మహిళలు ప్రతిరోజు అనేక సవాళ్ళు ఎదురుకొంటున్నారు వాటితో సహా లింగ వివక్ష మహిళలు తరచుగా రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడతారు మరియు వారు విద్యా ఉపాధి మరియు ఇతర రంగాలలో వివిక్షను ఎదురుకొంటారు లైంగిక హింస భారతదేశంలో అత్యాచారం గృహహింస మరియు వేధింపులతో సహా మహిళలపై లైంగిక హింస ఎక్కువగా ఉంటుంది ప్రారంభ వివాహం భారతదేశంలో చాలా మంది బాలికలు పద్దెనిమిది ఏళ్ళలోపు వివాహం చేసుకుంటున్నారు ఇది వారి విద్య మరియు ఆర్ధిక అవకాశాలను పరిమితం చేస్తుంది విద్యకు విద్యకు ప్రాప్యత ప్రాప్యత లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు అబ్బాయిల కంటే తక్కువ పాఠశాలకు హాజరవుతారు మరియు హాజరయ్యే వారు కూడా ఉపాధ్యాయులు మరియు ఇతర విద్యార్థుల నుండి వివక్షను ఎదురుకొంటారు ఆరోగ్య సంరక్షణకు అందుబాటులో లేకపోవడం భారతదేశంలోని మహిళలకు తరచుగా సరసమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండదు ముఖ్యముగా గ్రామీణ ప్రాంతాల్లో దీని వల్ల గర్భం మరియు ప్రసవ సమయంలో సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి భారత్ భారతీయ సమాజంలో మహిళల పాత్ర సంవత్సరాలుగా మారుతుంది కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి గతంలో మహిళలు తరచుగా ఇంటికే పరిమితం అయ్యేవారు మరియు విద్య లేదు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండేవి అయితే ఇటీవలి ఏ సంవత్సరాలలో మహిళల హక్కుల కోసం పెరుగుతున్న ఉద్యమం ఉంది మరియు మహిళలు ఇప్పుడు సమాజంలో మరింత చురుకైన పాత్ర పోషిస్తున్నారు గృహ హింస మరియు లైంగిక వేదింపులకు వ్యతిరేఖంగా చట్టాల ఆమోదం వంటి భారతదేశంలో మహిళలకు కొన్ని సానుకూల మార్పులు వచ్చాయి అయినప్పటికీ మహిళలు ఎదురుకొనే అనేక సవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి మరియు లింగ స లింగ సమానత్వం కోసం నిరంతరం కృషి చేయడం చాలా ముఖ్యం ఉద్యోగాలు మరియు విద్యల్లో భద్రతా మరియు సమాన అవకాశాలు పరంగా ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది భారతదేశంలో మహిళలపై హింస ఎక్కువగా ఉంది మరియు పని ప్రదేశాల్లో మహిళలు తరచుగా వివక్షకు గురవుతున్నారు అయినప్పటికీ నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య పెరగడం మరియు పాఠలశాలకు హాజరయ్యే బాలికల సంఖ్య పెరగడం ఏం వంటి కొన్ని సానుకూల సంకేతాలు ఉన్నాయి మొత్తం మీద భారతీయ సమాజంలో మహిళల పాత్ర సంవత్సరాలుగా మారుతుంది అయితే మహిళలు ఎదురుకొంటున్న అనేక సవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి భారతదేశంలోని మహిళలందరూ సురక్షితంగా మరియు సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి లింగ సమానత్వం కోసం కృషి చేయడం కొనసాగించడం చాలా ముఖ్యం